అవునండి చెప్పండి ఆ అవునండి టూరిస్ట్ గైడ్ నే చెప్పండి ఆ తప్పకుండా అండి మీరు ఎప్పుడు బయలుదేరుదాం అనుకుంటున్నారు ఓకే ఎన్ని రోజులు ఉంటారో చెప్పగలరా ఆ మొత్తం అన్ని మా దగ్గరే అవైలబుల్ గా ఉంటాయి మ్యాడం మీకు తిరగడం కోసం ఒక కారు ఫెసిలిటీ ఉంటుంది అలాగే స్టేయింగ్ కోసం రూమ్స్ అలాగే ఫుడ్ కూడా మాదే మ్యాడం వీటన్నింటికీ కలిపి ఒక యాబైవేలు అవుతుంది ఓకే అండి మేము ఇంకా వైజాగ్ అరకు ఇంకా తిరుపతి అలాగే మీరు ఏ విధంగా అయితే ఊహిస్తున్నారో అదే విధంగా ఉంటాయి మ్యాడం ఇవన్నీ ఈ మూడు ప్లేసెస్ చాలా బాగుంటాయి పాడేరు అవన్నీ చాలా బాగుంటాయి మ్యాడం ఇవన్నీ మీకు అలా చూడడానికి ఒక టెన్ డేస్ ఇలా పడుతుంది మీరు అప్పటి వరకు మరి స్టే చేయగలరా ఏం లేదులేండి ఫుడ్ అంతా మాదే స్నాక్స్ కూడా మావే టీ కాఫీ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఫైనల్ గా ఫిఫ్టీ థౌసండ్ మ్యాడం అంతకన్నా ఇంకేం తగ్గించగలం ప్లేసెస్ ఎక్కువ అయినాయి కదా పైగా కొంచెం లాంగ్ కూడా కాబట్టి ఒక టెన్ డేస్ లో అంతా మీకు చూపిస్తామండి మీకు ఏ ప్రాబ్లం ఉండదు అండి స్టేయింగ్ అంత కంఫర్టబుల్ గా అరెంజ్ చేసి పెడతాము ఓన్లీ మీరు సింగల్ గా తిరగడానికి కార్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మాలో ఒక గైడ్ మీకు దగ్గరగా అదే మీతో పాటు వచ్చి మొత్తం అన్ని చూపిస్తారు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యాడం సరే అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్లీ కాల్ చేయండి ఓకే అండి థ్యాంక్యూ